అది తిరుమలకుప్పంలో పుట్టిన పెరిగినాను తిరుమలకుప్పంల్లోనే చదివింది వచ్చి ఇక్కడ తిరుమలకుప్పంల్లోనే ఒకటి నుంచి ఐదు వరకు చదివినా అక్కడి తోపుల ఆరవ తరగతి వేరే రేణిగుంట పిఎం హాస్టల్లో నేను చదివినా అక్కడి నుంచి ఒక ఒక సంవత్సరం ఒక సంవత్సరం అన్న చదివిన ఒక సంవత్సరంలో చదివిన అక్కడి నుంచి మళ్లీ నాకు అది సరిగా పట్టుకోలేకుండా మళ్ళీ పుత్తూరులో చేరిపోయినా పుత్తూరులో చేరిపోయి ఏడవ తరగతి వరకు చదివిన ఇక్కడ ఒక సంవత్సరం మళ్లీ మా ఇంట్లో సరిగ్గా మా నాన్న చచ్చిపోవడంతో ఒకలా ఇబ్బంది పడింది ఇంట్లో మా అమ్మ నేను ఇద్దరే ఉండేది ఇంట్లో నేను ఆ చిన్న వయసులోనే పనికి పోయే పోయేవాడిని పనికి పోయి అది పనిచేసి తర్వాత అది తెస్తే దాన్ని మా అమ్మ వండిపెట్టి మేము అట్టా కాలం గడుపుతూ వచ్చినాము అప్పుడు మళ్ళీ కొంత పెద్ద అయ్యేవరకు పెద్ద మళ్లీ బాగా ఈ నేలలు కొంచెం సాగుడు చేయడానికి కొంచెం నాకు ఆసక్తి వచ్చింది తెలిసింది అందులో మేము పోషించుకుని దాంట్లో ఆహారం పెట్టుకొని తింటా మళ్లీ చిన్నప్పుడు మేము అక్కడి నుంచి సినిమా చూడాలంటే ఈ దోవలోనే నగిరి నగిరికి ఈ గుట్ట ఈ అడవి ప్రాంతంలోని కూడా దోవ ఉంటుంది ఆ అడవి ప్రాంతం కూడానే మేము ఒక స్నేహితుడు నేను మా స్నేహితుడు ఇద్దరు చేరి అక్కడ ఆరు గంటలకి సినిమా అయితే మేము ఇక్కడ నాలుగున్నరకే బయలుదేరే వాళ్ళము నాలుగున్నరకి బయలుదేరినాం అంటే ఒకటిన్నర గంట వరకు మేము అడవి ప్రాంతాలలో ఈ ఇది రైలు రైలు మార్గం రైలు మార్గం రోడ్డు పక్కనే అడవి ప్రాంతం ఉంటుంది ఆ పక్కనే నడుచుకొని నగిరికి పోయి అక్కడ మేము సినిమా చూసుకొని మేము ఆ రాత్రి ఒకవేళ ఆ రాత్రి మేము రాత్రిలో రాలేము కనుక ఆ మీద పండుకొని అప్పుడు కొంచెం ఆ సినిమా కొంచెం పైకం పండుకొని మళ్లీ తెల్లవారి వేకున ఏడు గంటలకి లేచి అదే ఎప్పుడు వచ్చినాము అదే మార్గంలో మేము ఇద్దరము వచ్చి ఆరు ఏడు గంటలకి అంతా మేము చెరిపోతాము ఇంట్లో వచ్చి ఆ మాదిరిగా మేము బతికినాము కబడి కబడి అంటే మాకు చాలా ఇష్టం నాకు మేమంతా స్నేహితులం మేము పది పదిహేను దాకా పదిహేను మంది దాకా ఉంటాం మేము స్నేహితుగాళ్లు స్నేహితుగాళ్లు అంతా మేము సాయంకాలం అయితే కబడి ఒక పొలాన్ని దున్నేసి అది మెత్తగా చేసుకొని ఆ పొలాల్లో కబడి ఆడేవాళ్ళు కాబట్టి ఆడుతూ అలా చెమట పడితే బావి దగ్గరే ఊరి కాన్నే బావి ఉంటుంది బావి ఉంటుంది ఆ బాయిలో ఐదున్నరకి సాయంకాలం ఐదున్నరకి ఆరు గంటలు అయితే కూడా ఆ బావిలో దూకేయగలం ఆ బావిలో దూకి పైకి ఉంటుంది నీళ్లు ఆ బాయిలో దూకి ఆ చెమట కారే చెమటను తుడుచుకొని ఆ నీళ్లు పోసుకుని మళ్లీ రాత్రి అన్నం తినేసి మళ్లీ రాత్రిలో కూడా ఒకవేళ బాగా ఈ ఎండాకాలములో అందరూ బయటే పండుకుంటారు కదా పండుకునేటప్పుడు మేము పోతే నిద్ర రాలేదు ఎట్టా అంటే ఆ ఒక్క కొంచేపు కూడా అట్టా రాత్రిలో ఈ ఇది దీపాలు ఉంటుంది లైట్లు స్తంభాలు లైట్లు వెలుగుతూ ఉంటుంది రాత్రిలో కూడా మేము ఒక కొంచెం ఈ ఊరు అయితే పక్కన ఇది పోల్లు నాటుతాం కదా పోల్లు లైట్లు మండుతాయి కదా ఆ లైట్ పక్కన మేము కబడి ఆడతాం కబడి ఒక గంట రెండు గంటల సేపు ఆడి మళ్లీ కావాలంటే నిద్ర వచ్చేసింది పోదాం పారా అంటే మేము వచ్చి కాలు చేతులు కడుక్కొని భోంచేసుకుని అట్నే పండుకునే వాళ్ళము అట్లా మాకు కొంత ఇప్పుడు కూడా ఇది వాలీబాలు ఆడేవాళ్ళం వాలీబాల్ ఆట వాలీబాల్ వాలీబాల్ ఆడను వాలీబాల్ వాలీబాలే ఆడతాను వాలీబాల్ వచ్చి మేము పది పదిహేను మంది ఉంటాము పది పదిహేను మంది సాయంకాలం నాలుగు గంటలు అయితే వాలీబాల్ ఆడేదానికి పోతాం కోర్టుకి అక్కడ పోయి వాలీబాల్ ఆడేసి మళ్లీ ఒక ఆరు ఆరున్నర వరకి మేము ఆడుతాము ఆడేసి మళ్లీ ఇంటికి వచ్చి స్నానం చేసుకుని మళ్లీ పండుకుంటాము తెల్లారి లేచినామంటే ఎవరు పనికి మేము పనికి పోతూ ఉంటాము నేను స్నేహితుగాళ్ళం అంతా పనికి పోతూ ఉంటాము వస్తూ ఉంటాము మళ్లీ సాయంకాలం అయితే అది ఎలాగా కబడి ఆడుతాము మళ్లీ ఇది వాలీబాల్ ఆడతాము ఇక కొన్ని రోజులు అట్నే ఆడుతూ ఉంటే కొన్ని రోజులు ఒకొక ఒక నాలుగు నాలుగు రోజులు ఇలా ఆడితే నాలుగు రోజులు అట్ట ఇది క్రికెట్ ఆడేవాళ్ళం క్రికెట్టుకి నేరుగా పోయి ఆ గ్రౌండ్లో పూడ్చేది ఆ గ్రౌండ్కి పోయి క్రికెట్లో అందరూ ఒక పది ఇరవై మందికి చేరుకొని క్రికెట్టు ఆడతాము క్రికెట్టు ఆడేసి అది ఇప్పుడు మధ్యాహ్నమే లేట్ అయిపోతుందని మధ్యాహ్నమే మూడు గంటలకి పోయి మూడు గంటలకు పోతే సాయంకాలం ఆరు గంటల వరకు క్రికెట్ ఆడతా ఉంటాము మళ్లీ ఈ సినిమా పిచ్చి ఎక్కువైపోయి మేము స్నేహితులు ఒక ఐదు మంది దాకా చేరుకుంటాము ఇక నుంచి రిలీజ్ రిలీజ్ అయ్యిందంటే ఆ సినిమాకి ఇక్కడి నుంచే వెళ్ళిపోయేది ఆడ పోయి ఆ తెల్లారి పదిన్నర పదకొండు గంటలకి సినిమా చూసుకొని వీలైతే రెండు సెకండ్ షో కూడా చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి ఆరు గంటలకు అక్కడ బయలుదేరి ఇంటికి వచ్చేకదంతా తొమ్మిది అవుతుంది ఆ బస్సు మా ఊరికి తిరుపతి నుంచి ఇక్కడ తిరుమలకుప్పానికి ఆ బస్సు ఉంటుంది తొమ్మిది గంటలకి బస్సు ఎక్కి మేము ఇక్కడ పది గంటలకు పదకొండు గంటలకి అట్టా చేరి చేరుకోవచ్చు ఇంట్లో వచ్చేసి అది ఎప్పుడో ఒకసారి రేర్ అది సినిమా ఇది మనకు నచ్చిన ప్యాన్స్ ఉంటారుగా చిరంజీవి చిరంజీవి ప్యాన్స్ అయితే మేము ఆయనది ఏదైనా కొత్తగా రిలీజ్ అయితే మేము పోయి చూసేసి వస్తాము అది అయితే పుత్తూరులో రిలీజ్ అయ్యే అక్కడ పుత్తూరులో రిలీజ్ కాకుండా త్రి డిలో అయ్యిందంటే త్రి డికి పోతాం పుత్తూరులో రిలీజ్ అయిపోయిందంటే మేము ఇక్కడనే చూసుకుంటాము దగ్గర ఇక్కడనే మేము సినిమా చూసుకుని వచ్చేస్తాము అలా మా సినిమాతో కూడా అట్టా తిరుగుతూ మేము ఉన్నాం ఉంటాం ఎక్కడ ఇది ఈ మద్రాస్కు పెళ్లికి పోయినామంటే మా స్నేహితులు మాకు సొంత బంధువులతో బంధువులు వచ్చి పత్రిక ఇస్తారు ఆ మద్రాస్లో పెళ్లి అయితే మేము ఒక ఐదు మంది దాకా కలుసుకొని ఆ మద్రాస్కు పోతాం పోయి పెళ్లి చూసుకొని అక్కడ తృప్తిగా భోంచేసుకుని అక్కడి నుంచి తెల్లారితే తెల్లారే దాకా పండుకునేది రాత్రి ఎట్లా అని తొమ్మిది గంటలకి కూడా తొమ్మిది పది గంటలకు కూడా మేము బండి ఎక్కి వచ్చేస్తాము బండి బస్సు బస్సు బండి ఉంటే బండి లేకపోతే బస్సు ఉంటే బస్సు బస్సులో ఎక్కొని నేరుగా ఇక్కడ పుత్తూరు పుత్తూరు పక్కన ఇక్కడ ఇక్కడనే ఈ పక్కనే క్రాస్ రోడ్ ఉంటుంది క్రాస్ రోడ్ అంటే పల్లె రూట్ పోయే ఇదే అక్కడ దిగేసినాము అంటే అక్కడి నుంచి మాకు బస్సు వస్తుంది ఆ బస్సు తొమ్మిదికి అంటే తొమ్మిది పది పది పదిన్న పదిన్నర వరకు ఉంటుంది అక్కడ బస్సు ఎక్కేసి ఇంటికి మళ్ళీ వచ్చి పండుకునేది మేము పెళ్లికి పోయిన కాడ పెండ్లి భోంచేసి అట్టా మాకు ఇప్పుడు కూడా మా స్నేహితం ఇప్పుడు కూడా మాకు దూర పరిస్థితి లేదు వాళ్ళందరికీ నాకు పెండ్లి అయిపోయింది స్నేహితం నలుగురికి పెండ్లి అయిపోయింది పెండ్లి అయిపోయినా కూడా ఇప్పుడు కూడా ఈ పండుగలు వస్తుంటాయి జనవరి న్యూ ఇయర్ అప్పుడు కావాలంటే కబడి పోటీ పెట్టుకుంటాము క్రికెట్ పోటీ పెట్టుకుంటాము వాలీబాల్ పోటీ పెట్టుకుంటాము ఇవన్నీలో పెట్టుకొని ఇదంతా మేము సక్రమంగా జరుపుకుంటాము ఆ పండుగ రోజుల్లో మళ్ళీ కావాలంటే కూడా ఇది ఆ రాత్రి ప్రైజు ప్రైజ్ పెడతారు ఎంత పండుగ కదా అది న్యూ ఇయర్ కదా న్యూయర్కి ఎవరు గెలిచినారు ఎవరు ఓడిపోయినారు అట్టా అని ఒక స్టేజి మాదిరిగా వేసి ఆ టేజ్ మీద పేర్లు మేము ఒక పది మంది పక్కా టీమ్లో ఉన్నామంటే టీమ్ ముందు ఒకడి పేరు ఇస్తున్నాము ఆ పేరు అక్కడ పిలుస్తారు అక్కడ పిలిచినావంటే వాడు ఒక్కడి పేరు మీదనే గిఫ్ట్ ఇస్తారు అది అందరికని లేకపోతే అందరికని గిఫ్ట్ ఇస్తారు లేకపోతే ఒక్కొక్కసారి పదిమందిని స్టేజ్ మీద పెట్టి వాళ్లకి తోసింది పేరు పిలుస్తా తోచింది ఇచ్చేస్తారు మేము ముందు టీమ్ ముందుగా ఉంటారు కదా లీడర్ మరి ఆ లీడర్ మరి ఆయన పిలుస్తారు ముందు ఆయన్ని పిలిచిన తర్వాత ఆయనకి గిఫ్ట్ ఇస్తారు మళ్లీ అక్కడి నుంచి పదిమంది మేము గెలిచిన వాళ్ళం అందరి పేరు పిలిచి ఒక్కొక్కరికి ఇస్తా ఉంటరు పేరు ఇస్తా ఉంటే మేము చూసుకుని మళ్ళీ రెండవ సారి కూడా వాళ్లు గెలిచిన వాళ్ళు ఒకసారి ఇస్తారు ప్రైజ్ మళ్లీ గెలవనోళ్లు రెండోసారి టీమ్ ఉంటది కదా వాళ్ళని కూడా వాళ్ళు ఊరికనే పోకూడదని మాకు పది రూపాయలు ఇచ్చినారనుకో ఉతారుగా పది రూపాయలు ఇచ్చినారంటే వాళ్లు ఒక ఏడు రూపాయలు వస్తువు ఇచ్చేది ఆ మాదిరిగా ఇస్తా ఇప్పుడు పండుగలు జరుపుకుంటా ఉంటాము ఇప్పుడు కూడా క్రిస్మస్ రాబోతుంది ఈ క్రిస్మస్లో కూడా మేమందరం స్నేహితులందరం పాల్గొని అన్నీ ఇక డెకరేషన్లు వీధుల మీద డెకరేషన్ చేసేది మామూలుగా తోరణాలు కట్టేది ఆ గుడిలో డెకరేషన్ చేసేది ఇదంతా కూడా మేము ముందు నుండే జరిపిస్తాము నేను స్నేహితుగాళ్ళం నలుగురం అందరూ మేము జరిపిస్తాం ఏ లోటు లేకుండా పండుగలు జరుపుకుంటాము అది మళ్ళీ హ్యాపీ న్యూయర్ అది న్యూయర్ వచ్చేసిందంటే మళ్లీ అప్పుడు వరుసటి రోజు ఇరవై ఐదు క్రిస్మస్ న్యూయర్ వచ్చి ఒకటో తేదీ కదా ఆ న్యూయర్లో కూడా అప్పుడు మేము స్టార్ట్ చేస్తాము అయ్యి గుడికి తోరణాలు మామిడి కట్టేసినం కదా అప్పటినుంచి మేము జనవరి ఫస్ట్కి మేము ఫ్రెండ్షిప్ ఇలా అంత చేరుకుని ఏదో ఒక డిన్నర్ పెట్టుకునేది ఏదో మాకు తోచిన ఆటలు ఆడుకునేది ఇలా చేసుకుంటాము